డ్రైవర్గారు ఎక్కడున్నారండి ఎంతసేపు పడుతుంది మీరు రావడానికి అయ్యో ఎంతసేపటి నుంచి నిలబడి ఉన్నాం అండి దీనికేనా మేము మిమ్మ మిమ్మల్ని బుక్ చేసుకున్నది మేము అర్జెంట్గా వెళ్ళాలి అనే కదా ఆటో బుక్ చేసుకున్నాం మీరు అలా గంటలు గంటలు తరబడి అలా లేట్గా వస్తే మా పని ఎలా అవుతుందండి అసలు ఎక్కడ ఉన్నారు మీరు ఇంతకీ ఎక్కడ ఉన్నారు

అసలు ఇంతకీ అడ్రస్ తెలుసా తెలీదా ఓ తెలీదా సరే నిడమర్రు వచ్చిన నిడమర్రు వచ్చారా ఆ నిడమంచి స్ట్రైట్గా రండి అలా ఎదురుగా వచ్చినాక కొంచెం కుడివైపు తిరగండి అక్కడ అంబేద్కర్ విగ్రహం కనిపిస్తుంది అక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకి రండి ముందుకి వచ్చిన తర్వాత చర్చ్ కనపడుతుంది మీకు ఆ చర్చ్ దగ్గర నుంచి ఇంకా ఇంకా కొంచెం లోపలికి రండి పక్క సందులోకి కుడివైపు సందు కాదు ఎడమవైపు సందులోకి రండి అక్కడా చర్చ్ ఇంకో చర్చ్ ఉంటుంది ఎదురుకి వచ్చిన తర్వాత

తిన్నగా రండి తిన్నగా వచ్చిన తర్వాత రావయ్యా బాబు ఎంతసేపు ఎదురుగా రామాలయం ఉంటుంది రామాలయం రామాలయం దగ్గరికి వచ్చేయండి రామాలయం దగ్గర కొత్తగా కట్టిన ఇల్లు ఉంటుంది చూడండి కన్స్ట్రక్షన్ చేసే బిల్డింగ్ ఉంటుంది అక్కడికి వచ్చి అడగండి మా అడ్రస్ అడగండి త్వరగా రావాలి ఎంతసేపు వెయిట్ చెయ్యాలి వస్తారా అంత ఆలస్యంగా వస్తే ఎలాగండి మేము చాలా అర్జెంట్గా వెళ్ళాలనే కదా మీకు చెప్పింది ఈ అడ్రస్ చెప్పినా కూడా మీరు అంతా ఆలస్యం చేస్తే ఎలాగా ఏంటి తొందరపడకుండా ఎలాగ ఉంటారండి ఇలాగేనా మీరు చేసేది ఏంటో త్వరగా రండి ఆ రామాలయం దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం ముందుకు రండి

పెద్ద గేట్ ఉంటుంది అక్కడికి రండి సరే తొందరగా రండి